హలో నమస్తే చెప్పండి సార్ చెప్పండి అదే సార్ మాదే కంపెనీ ఉన్నాయి సార్ మా దగ్గర అవైలబుల్ ఏవి కావాలి సార్ మీకు

ఉన్నాయ్ సార్ ఇరవై ఉన్నాయ్ ఫొటాస్ ఉన్నాయి అన్ని ఉన్నాయ్ సార్ మా దగ్గర యూరియా అయితే రెండు వందల నలభై సార్ ఏరువు అయితే ఈ రెండు కట్ల మీదైతే పద్నాలుగు వందల యాభై పడుతుంది సార్ ఒక్కొకటి ఎనిమిది వందలు అంటే పెరుగుతాయి కదండీ మరి ఇప్పుడు పొలాలు కూడా ఇది మొత్తం సరే సార్ మీకు ఎరువు ఎక్కువ రేట్లో కావాలా తక్కు రేట్లో కావాలా సార్ సరే సరే ఉన్నాయి సార్ మన దగ్గర మ ఇగరోచేసి అటువైపుండి సార్ కొత్తది వచ్చింది సరే సార్